నేను సాహస క్రీడలను అంతగా ప్రయత్నించను ఎందుకంటే మనం ఇక్కడ పేరులోనే చూసుకోవచ్చు సాహస క్రీడలు అని దానికి గల కారణం ఇప్పుడు సాహస క్రీడలు అనగా సాహసంతో కూడిన క్రీడలు అని సాహసం చేయడానికి చాలా ధైర్యం మరియు చాలా ప్రాక్టీస్ లేకపోతే చాలా ప్రయత్నం కలిగి ఉంటుంది సాహస క్రీడల్లో ప్రాణాలు కోల్పోవడం చాలా సహజంగా భావిస్తారు సాహస క్రీడలు చేయాలనుకుంటే ప్రాణాల మీద ఆశలను వదులుకోవాలని కూడా కొందరు పెద్దలు చెప్పిన సందర్భాలు లేకపోలేవు సాహస క్రీడల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు నేను ఒకవేళ సాహస క్రీడల్లో ఈ కింది వాటిలో ప్రయత్నించాలనుకుంటే బంగీ జంప్ ప్రయత్నించాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక కొత్త అనుభవాన్ని కలిగిస్తుందని నేననుకుంటాను ఇది బంగీ జంప్ అనేది మనకు ఒక తాడుని మన కాలుకి కాలు కింద కట్టి మనని తలకిందులుగా వేలాడదీస్తారు కాబట్టి ఒక కొత్త అనుభూతిని నాకు కలిగిస్తుందని నేను అనుకుంటున్నాను